ఎక్క భయ్యా ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాదా భయ్యా హైదరాబాద్లో ఏ ఏరియా సికిందరాబాదా మియాపూరా అన్నా ఎంత ఇస్తారన్న అదే డైరెక్ట్ వెళ్తారా లేదంటే ఇప్పుడు షేర్ నార్మల్గా వెయిట్ చేస్తారా లేరు ఇద్దరు ఉన్నారు నువ్వు అండ్ ఇంకొక ఇద్దరు ఉన్నారు స్టూడెంట్ అంతే ముగ్గురు ఉన్నారు కదా అర్జెంటు అయితే ఇప్పుడు అర్జెంట్ అయితే వీళ్ళని ఇక్కడ అమీర్ పేట్ ఎస్ఆర్ నగర్ గల్లీలో దింపి వెళ్ళాలి మరి డై అదే అర్జెంట్ అంటున్నారు కాబట్టి మూడు వందలు ఇవ్వండి ఇక్కడ నుంచి అమీర్ పేట్ మీరు ఎక్కడ అంటే అక్కడ దింపేస్తాను ఏ ఇప్పుడు తొందర అంటే ఇప్పుడు నా నేను నడుపుతాను భయ్యా బట్ ట్రాఫిక్ ఉంటే నేను ఏమి చేసేది చెప్పండి

ఏ ఏమో మరి మీరు మూడు వందలు ఇస్తే గ గంటన్నర అన్న పట్టుద్ది మరి మూడు వందలు ఇవ్వండి మీ ఇప్పుడు తీసుకు వెళ్తాను ఫాస్ట్గా వాళ్ళ దా ఒక్క గల్లీ దగ్గర దింపేస్తాను భయ్యా మీకు ఇప్పుడు ఎలాగో ఆటో మీకు ఒకరికి వెళ్లి ఒక రెండు కిలోమీటర్లు అలా దింపేసి అలా మనం వెళ్లిపోదాం ఏమవుతుంది అర్జెంట్ అయితే ఇంకొక వంద ఎక్స్ట్రా ఇస్తే నేను డైరెక్ట్గా తీసుకు వెళ్తాను వీళ్ళని ఇక్కడ దింపి మరి వెళ్దాం మనము ఫోర్ హండ్రెడ్ ఇవ్వండి ఇక డైరెక్ట్ వెళ్లిపోదాం డైరెక్ట్ వెళ్ళాలి అంటావు త్రీ ఫిఫ్టీ ఇవ్వండి మరి సరే త్రీ ఫిఫ్టీ ఓకే ఎక్కండి మరి ఓకే